మెడిసిన్ అనేది కరెక్ట్గా ఉండట దొరకటం లేదు అంటే వాళ్ళు రాసిన డాక్టర్ రాసిన మెడిసిన్ అనేది ఆ హాస్పిటల్లో ఉండటం లేదు బయటికి వెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటి అనంటే స్కాన్లు ఉంటాయి స్కాన్లు ఉండవు టెస్ట్లు ఉండవు మళ్ళీ మనము బయటికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి ఇది అనేది అసలు కరెక్ట్ కాదు ఏంది గవర్నమెంట్ హాస్పిటల్ మనం నమ్మి వచ్చినాం అని అంటే మళ్ళీ అన్నీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరకాలి మన స్కాన్ కానీ టెస్ట్లు కానీ ఏదైనా మళ్ళీ మనం అందులోనే చేసుకోవాలి రావాలి ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా ఇప్పుడు ఒక స్కాన్కి మూడు వేలు రెండు వేలు అని అంటే మరి అందరి దగ్గర మూడు వేలు రెండు వేలు ఏడికెళ్ళెల్తాయ్ వాళ్ల దగ్గరికి వెళ్ళకనే వాళ్ళేం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కు వస్తారు సరే ఇక్కడనన్న కొంచెం వైద్యం అనేది దొరుకుతుంది కావచ్చు అని వస్తారు లేదురా మీరు అటుపో ఇక్కడిక్కడ లేదు మీరు ప్రైవేట్కి పోయి చేయించుకోవాలనంటే ఎట్లా వాళ్ళకి ఎట్లా అక్కడ వాళ్ళు డబ్బులు దొరకవు కదా ఇది ఒక్కటి నాకు నచ్చలేదు ఏంటి అనంటే ఇప్పుడు మనకి ఈ తెలంగాణలో కాని ఆంధ్రప్రదేశ్లో కాని

అక్కడున్న అక్కడున్న ప్రజలందరికీ బీపీ టెస్ట్ కాని షుగర్ టెస్ట్ కాని చేస్తే ఇంకా మంచిదేమో ఎందుకంటే వాళ్ళకి ముందే మనము వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా తెలుసుకుంటాం కదా అట్ల చేస్తే అట్ల చేయాలి ఇవి కొన్ని ప్రోగ్రామ్స్ పెడితే మంచిదేమో నాకు అనిపిస్తుంది ఇంకా పరిశో పరిశోధన సంస్థలు అని అంటే ఇంతవరకు వచ్చి మనకి ఇప్పుడు దాదాపుగా ఈ క్యాన్సర్కి కాని ఎయిడ్స్కి కానీ కరెక్ట్ మెడిసిన్ అనేది ఇంతవరకు దొరకలేదు ఒకవేళ దొరికినా అది ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే దొరుకుతుంది అది కూడా మన దగ్గరలో ఉంటుందో తెలియదు మళ్ళీ దానికి ఎంత ఖర్చవుతుందో తెలియదు అసలు అది ఎన్ని లక్షలు పెట్టాలనో కూడా తెలియదు అదే ఇప్పుడు లక్షలు లేని వాళ్ళు ఒకవేళ వాళ్ళకి కాని క్యాన్సర్ కాని ఎయిడ్స్ కానీ ఏదైనా అట్టాక్ అయ్యిందనంటే ఇంక వాళ్ళకు ప్రాబ్లం ఎట్లా వాళ్ళకు అట్లా అసలు వాళ్ళకి మంచి వైద్యం ఎక్కడ దొరుకుతుంది ఇంకా వాళ్ళకి చనిపోవడం ఒకటేనా దిక్కు అని నాకు అనిపిస్తోంది ఈ సంస్థలు కొంచెం అని డెవలప్ అయ్యి గవర్నమెంట్కి కూడొచ్చి

గవర్నమెంట్ హాస్పిటల్స్ చిన్నవి కాని పెద్దవి కాని ఉంటున్నాయి కానీ కొన్ని ఊర్లలో కనీసం ఆ హాస్పిటల్ కూడా ఉండటం లేదు అరే మీ ఊర్లో హాస్పిటల్ ఉందారా అంటే లేదు వంద కిలోమీటర్లు అన్న ఇంకొక ఇంకొక ఊరికి పోవాలే వాళ్ళు అంతే హాస్పిటల్ కావాలంటే వాళ్ళు ఇంకొక ఊరికి పోవాలి మరి అట్లా పోలేరు కదా అందరూ అదే ఊర్ల చిన్న హాస్పిటల్ అయినా సరే కానీ చిన్న హాస్పిటల్ కూడా ఉండాలే అది అందుబాటులోకి తీసుకురావాలి అది మంచి విషయం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఇంకొకటి ఏందనంటే

అందులోనే చూపించుకుంటాం ఎంత పెద్దోడైన కానీ ఎంత ఆస్తికల్లోడైనా కానీ అరే బయట మనకు మంచి వైద్యం దొరకదురా గవర్నమెంట్ హాస్పిటల్ల మంచి వైద్యం దొరుకుతుంది అని మాకు అనిపించేటట్టు మీరు చేయాలి అని నాకు అనిపిస్తుంది ఇది నా ఉద్దేశం